హలో సుమన్గారు చాలా రోజులకి గుర్తుచేసారు నేను బాగున్నాను మీరెలా ఉన్నారు ఇంకా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అంతా బాగానేనా అయితే మాదేముందండి రోజూ అదే రోజు పనికి వెళ్ళాలి మొత్తం అలిసిపోయి వస్తాము అస్సలు సమయమే దొరకట్లేదు ఇంకా చెప్పండి ఈ సంక్రాంతికి ఏం చేద్దాం అనుకుంటున్నారు అవును అవునండీ అసలు ఇల్లు అంటే

అవునండీ ఇల్లు అంటే గుర్తు వచ్చేది మీ ఇల్లే చాలా పెద్దగా ఉంటుంది ఊర్లో మేమా వద్దులే అండీ అక్కడ మీ అందరు మీ కుటుంబం అంతా ఉంటారు మేము ఎందుకు అక్కడ అవునా అండీ చెప్తాను అండీ అంటే మా ఇంట్లో అందరిని అడిగి చెప్తాను వస్తామో లేదో వస్తాము అండీ ఎందుకంటే మీ ఇల్లు చాలా బాగుంటుంది ఒక్కసారి ఎప్పుడో నాలుగైదు సంవత్సరాలు క్రితం చూసాము అప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు ఇంకా మీరు పెద్దగా చేసారు అంటున్నారు ఇంకా బాగుండచ్చు అవునా అండీ పక్కా వస్తాం అండీ అయితే చెప్తాను మా ఆవిడకి కూ మా ఆయనకీ కూడా చెప్తాను అందరం వస్తాము మా పిల్లల్ని కూడా తీసుకుని వస్తాము చాలా సంతోషమండి చాలా సంతోషమండి అవునా అండీ తెలుసండి అవునండీ సరే అండీ ఇంకా సరే అండీ పక్కా వస్తాం బాయ్ అండీ